చిన్నతనంగా ఉంది అనేది ఎంతవరకు సమంజసమో వారిని వారికే తెలియాలి ఇంకా ఈ తెలుగు భాష ఈ ఆధునిక ప్రపంచం ఎదుర్కొనే సవాలు ఏంటంటే మనం ముందుగా చూసుకోవాల్సింది ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని కూడా పాఠశాలలో కానీ కళాశాలలో కానీ చేసేది ఏమిటంటే వారు ఆంగ్లంలోనే మాట్లాడడానికి ఎక్కువగా ప్రధా ప్రాధాన్యత ఇస్తున్నారు వారి తప్పు కాదు అనుకోండి

పల్లెటూరికి వెళ్ళినప్పుడు కాని మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి లేకపోతే మన నానమ్మ గారింటికి అలా వెళ్ళినప్పుడు మనం తెలుగులో అచ్చ తెలుగులో మనం మాట్లాడడానికి సంకోచించకూడదు మనం తెలుగు భాషలోనే మాట్లాడాలి ఎందుకంటే మనం మనం అందరం కూడా తెలుగు తెలుగులో పుట్టిన వాళ్ళం తెలుగు భాష మన మాతృభాష కింద చిన్నప్పటి నుండి మనం నేర్చుకున్న భాష మనకు ఎంతో అనుబంధం ఉంటుంది ఈ భాషతో ఈ మధ్యకాలంలో ఈ ప్రపంచం ఎలా మారింది అంటే అందరూ కూడా ఉద్యోగాల వెనుక పరిగెడుతున్నారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆంగ్లం అనేది ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితులు మనం ఉన్నాము అది మంచిదే ఇంగ్లీషులోనే మాట్లాడాలి అన్నది ఒక్కటే తప్ప మిగతాదంతా వారు ఉద్యోగరీత్యా లేకపోతే చదువరీత్యా తెలుగులో మాట్లాడడం కొంచెం తగ్గించి ఇంగ్లీషులో మాట్లాడడం అనేది జరుగుతుంది పాఠశాలలో కూడా ఇంగ్లీషులో నేర్పించడానికి పిల్లల్ని

జరుగుతుంది అందుకు మనకి కూడా ఎంతో కొంత ఇంగ్లీష్ అనేది రావడం ముఖ్యంగా మారింది అలాగే ప్రతి ఒక్కరూ ఇంగ్లీషులో నేర్చుకోవడం జరుగుతుంది కానీ అలా నేర్చుకోవడం వల్ల ఈ మధ్యకాలంలో ఏమైందంటే తెలుగు భాష చాలా మటుకు అంతరించిపోతుంది కొన్ని పదాలు అయితే ఇప్పటికీ కనుమరుగైపోయాయి ఇప్పటివరకు కొన్ని పదాలు మనం మన పూర్వీకులు మాట్లాడే మాటలు చాలా మటుకు మనం మాట్లాడటం లేదు చాలా పదాలు కూడా మనం కొన్ని ఆధునిక భాషలో కలిపేసాము ఇప్పుడు ఎలాగ అంటే మామిడికాయలు పట్టుకుని మనం మాడికాయలు అని మాట్లాడేస్తున్నాము అలాగే కొన్ని పదాలు కూడా చాలా మట్టుకు మారిపోయాయి ఇదివరకు ఫోన్ని చరవాణి అని పిలిచేవారు ఇప్పుడు మనం దాన్ని మొబైల్ ఫోన్ అని లేకపోతే స్మార్ట్ ఫోన్ అని పిలుస్తున్నాము దీన్ని కూడా మనం ఒక తెలుగు ఆధునిక భాషలో ఒక ఒక పదంగా మారిపోయింది తెలుగు కూడా ఒక పూర్వీకులు మాట్లాడే భాషలా ఉండేదంటే పద్యాలతో కలిసి కొన్ని ఉచ్చర ఉచ్ఛరించలేని పదాలు కూడా ఉండేవి కొంచెం కష్టమైన పదాలు అలాంటి పదాలన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడటం జరగట్లేదు కానీ ఉన్న భాషను కూడా మాట్లాడడానికి ఎంతో చింతిస్తున్నాము కొంచెం ఇంగ్లీషులో మాట్లాడడానికి మనం ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ఎదు ఎదుర్కోవడానికి మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే మన పిల్లలకి కానీ మన స్నేహితులతో కానీ మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతో కానీ మనం తెలుగులోనే మాట్లాడాలి తెలుగుని ప్రోత్సహించాలి ప్రతి స్కూల్లో కూడా ఇంగ్లీష్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుగు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాము అలా ఇస్తే తెలుగు కూడా కొంచెం అభివృద్ధి చెందుతుంది రాబోయే తరాల వారికి తెలుగులో ఎన్ని పదాలు ఉన్నాయో ఎన్నెన్ని రకాల భాషలతో కూడిన పదాలు ఉన్నాయి వారికి తెలుస్తుంది తెలుగు మనకి అంతరించిపోకుండా చూసుకునే మార్గం ఏంటంటే మన త తరతరాల పిల్లలకి కానీ మనం కానీ తెలుగును వదలకుండా పట్టు వదలకుండా తెలుగులోనే మాట్లాడడానికి మనం ప్రయత్నించాలని కోరుతున్నాను